అనుకోకుండా మా అమ్మ వాళ్ళు షిరిడి ప్రయాణం పెట్టుకున్నారు ఆ విషయం మాకు చెప్పడం జరిగింది షిరిడి ప్రయాణమే కదా మనం కూడా పోతే బాగుంటుంది అని నేను కూడా మా కుటుంబ సభ్యులతో మాట్లాడి మేము కూడా వస్తాము అని నిర్ణయించుకోవడం జరిగింది అనుకున్న విధంగానే మేము అందరం వస్తాము అని మా అమ్మవాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మా అందరికి కూడా టికెట్లు బుక్ చేయడం జరిగింది టికెట్లు బుక్ చేయడం తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పారు పలానా రోజున మనం వెళ్లాలి అని అలా చెప్పడం జరగడం తర్వాత మేము వారం రోజులపాటు ఉండడానికి నిర్ణయించుకున్నాము అక్కడ పలుచోట్ల ప్రదేశాలు చోట్లు అన్ని చూసి మనం వారం రోజులు ఫుల్లుగా సంతోషంగా ఎంజాయ్ చేసి వద్దాము అని మేము మాట్లాడడం జరిగింది అలా మేము అనుకున్న తర్వాత మనం మేము బయలుదేరే టైము వచ్చింది ఈ పలానా దినం లోపల డేట్ నాడు మనము రైలు స్టేషన్కి అందరం కలుద్దాం అని చెప్పడం జరిగింది అలా రైల్వే స్టేషన్కు మేము అందరం రావడం జరిగింది అలా మేము అందరం రైలు ఎక్కి ఎవరు సీట్లలో వాళ్ళు కూర్చుని సామానులు సర్దుకోవడం సామానులు సర్దుకొని ఎవరు సీట్లో వాళ్ళు కూర్చోవడం అలా జరిగింది జరగడంతో మా పిల్లలు అమ్మమ్మ తాతయ్యని చూసి చాలా సంతోషపడ్డారు అమ్మమ్మ తాతయ్య కూడా షిరిడి వస్తున్నారు అని మాకు చెప్పడం జరగలేదు అని పిల్లలు చాలా సంతోషంగా అమ్మమ్మ తాతయ్య ఒళ్లో కూర్చోని కేరింతలు పెట్టారు అలా చెప్పడంతో ముద్దులు ఇచ్చి అమ్మమ్మ తాతయ్య బాగా ముద్దులు పెట్టడం జరిగింది తర్వాత అందరం ఎవరు సీట్లో వాళ్ళు కూర్చొని అందరం పిల్లలతో మొదట ప్రయాణం కావడంతో పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతలు పెడుతూ సంతోషంగా గడిపారు ఎందుకంటే మా పిల్లలకి రైలు ఎక్కడం అదే మొదటి రో మొదటిసా ప్రయాణం కావడంతో పిల్లలు చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ మంచిగా ఎగురులు గంతులు పెట్టుడు ఉరుక్కులు చేశారు పిల్లలకి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్లకి ట్రైన్ చూడడమైనా ఎక్కడమైనా ఇదే ఫస్ట్ ఫస్ట్ సారి కావడం వలన పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలకి రైలు అంటనే తెలీదు అలా పిల్లలు షిరిడి వెళ్తున్నాం అంటే చాలా సంతోషంగా అది అమ్మమ్మ తాతయ్యతో వెళ్లడం చాలా సంతోషంగా అనిపించింది అలా మేము మాట్లాడుతూ అలా టైం గడిచింది అలా టీ తాగుదాంలే అని టీ మా మేమే ఇంటి దగ్గర నుండి ప్లాస్క్లో తెచ్చుకున్నాం ఆ టీని వేడివేడిగా అందరం ప్లాస్క్లో నుంచి తీసి కప్పులో పోసుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తూ కాస్త మంచిగా టీని తాగి ఆస్వాదించాము అలా కొంత సమయం మాటలతో మా పిల్లలతోటి కాలక్షేపం అయిపోయింది అలా దాని తర్వాత పిల్లలు రాత్రి అయ్యింది రాత్రి అయ్యింది తినే సమయం అయ్యింది కదా అని మేము బయట తెచ్చిన ఆహారాన్ని ఇష్టపడం అందువలన మా అమ్మవాళ్ళు ఇంటి దగ్గర నుండి ఆహారాన్ని తీసుకొని వచ్చారు ఎందుకంటే బయటి ఆహారాన్ని మేము ఎప్పుడూ తినలేదు మా పిల్లలకి అలవాటు లేదు కాబట్టి మా అమ్మ వాళ్లే ఇంటి దగ్గర నుంచి తినే ఆహారాన్ని తీసుకొని రావడం వల్ల మేము అందరం అక్కడే తిన్నాం బయటి నుంచి ఏ ఫుడ్ని తీసుకోలేదు అలా మేము అందరము ఫ్రెష్ అయ్యి హ్యాండ్ వాష్ చేసుకొని అందరమూ తినడానికి ప్లేట్లు తలా ఒకటి తీసుకున్నాం అలా తినేసి ఆహారాన్ని అందరం తలా ఒకటి చాలా బాగుంది అనుకుంటూ తినేసి పిల్లలు సరదాగా సరదాగా మంచిగా ఆడుతూ పాడుతూ సరదాగా తినేసారు అలా అందరం తినేసి పిల్లలతో కాలక్షేపం చేస్తున్నాం అలా సరదాగా పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటే ఎంతో మాకు చాలా సంతోషంగా అనిపించింది అలా పిల్లలను చూస్తూ కాలం గడిచిపోయింది కాసేపటికి పిల్లలు అమ్మమ్మ తాతయ్యతో అంత్యాక్షరి ఆడుదాము అనే పిల్లలు అనడంతో మేము కూడా సరదాగా ఉంటుందిలే అని ఒప్పుకున్నాము అలా కొంత సమయం తర్వాత పిల్లలు మేము అందరం అంత్యాక్షరి తలా ఒక పాట పాడుతూ ఆట ఆడుతూ ఎంతో సంతోషంగా కాలక్షేపం అయిపోయింది మాకు అలా సరదా సరదాగా పాడుతూ ఆడుతూ సరదాగా నవ్వుకున్నాం ఆ రోజంతా ఎంతో టైం గడిచిపోయింది అన్నంత మంచిగా అనిపించింది మాకు పిల్లలతో స్పెండ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది అలా కొంత సమయం తర్వాత కొన్నిటిని సేపు అలా సమోసాలు అవి తింటూ మేము ఫుల్ ఎంజాయ్ చేసాం ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తు పెట్టుకున్నాం గుర్తు తెచ్చుకున్నాం కూడా అలా మేము కూడా సరదాగా పిల్లలతో స్పెండ్ చేసినట్టు సంతోషంగా అనిపించింది అలా మేము మా సరదాలో మేము ఉండి ఉండి ఉండిపోయం తప్పితే ఉండి పోయాం తప్పితే తర్వాత మాకు కొంత సమయానికి ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి మమ్మల్ని గమనిస్తున్న సంగతి మేము చూసుకోలేదు అలా మేము షిరిడి రావడంతో రైలు దిగి ఎవరిది లగేజ్ వాళ్ళు తీసుకోవడంతో మేము అందరం ఒకరికి ఒకరం దిగి పిల్లలని పట్టుకొని లగేజ్తో పాటు కిందకి దిగాం అంతకుముందే మేము అందరి డబ్బులు ఒక దగ్గరే పెట్టుకుందాం ఎందుకు తలా ఒకరి దగ్గర అని అనుకోవడం జరిగింది అలా మేము చేయడమే మా తప్పు అయిపోయింది అలా అందరి డబ్బు నా బ్యాగ్ లోనే పె ట్టారు అందరూ ఆ బ్యాగు నాతో పాటు నా దగ్గరే ఉన్నది అలా మేము అందరం షిరిడి బస్ దిగి షిరిడి దగ్గర ఉన్న బస్ ఎక్కడానికి అందరం లైన్గా నిలుచున్నాము అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది గుంపులు గుంపులుగా ఉంది మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది పిల్లలతోటి బస్సు ఎక్కగలమా అనే అంత అనిపించింది అయినా సరే అని పిల్లలతో పాటు అందరము అలా బస్ దగ్గరికి వచ్చి ఆ గుంపులోనే దూరి బస్సు ఎక్కాము నిలుచునే వాళ్ళము నిలుచున్నాము కూర్చునే వాళ్ళము కూర్చున్నాము కానీ బస్సు ఎక్కడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది అయినా సరే బస్సు దగ్గర నుంచి బస్సు లోపలికి ఎక్కినాం మేం మేము ఎక్కిన బస్సు అందరం మా వాళ్ళందరం మేము ఆ బస్సే ఎక్కినాం కానీ ఎక్కినాక కొంత సేపు సమయం తర్వాత అదే సమయంలో మనల్ని వెంబడిస్తున్న వ్యక్తి కూడా ఆ బస్సుకే ఎక్కాడన్న సంగతి కూడా మేము గమనించలేదు కానీ అలా మేము ప్రయాణం ఎక్కుతూ బస్సు కదిలింది మేము ఆధార్ కార్డు కోసం బ్యాగులో ఉన్న బ్యాగులో ఉన్న బ్యాగ్ ఆధార్ కార్డు కోసం బ్యాగుని వెతకడం జరిగింది బస్సు బాగా రద్దీగా ఉండటం వల్ల మాకు బస్సు ఫుల్లుగా ఉంది ప్లస్ కూసునాకి ప్లేస్ లేదు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది బస్సులో బ్యాగ్ నుంచి ఆధార్ కార్డు తీయాలంటే చాలా ఇబ్బంది అయింది అలా చాలా బస్సు రద్దీగా ఉండడంతో మాకు చాలా చాలా ఇబ్బంది అయిపోయింది అయినా సరే బస్సులోనే నిలుచుని అలానే బస్సులో ఆధార్ కార్డు తీయడం జరిగింది తీస్తున్నాం కానీ ఆ మనిషి మమ్మలనే వెంబడిస్తున్నాడని అప్పటికి కూడా మేం గమనించుకోలేకపోయాము అలా గమనించుకోకపోవడం మా తప్పు అయిపోయింది అలా కొంత సమయానికి మాకు షిరిడి సత్రం రాకముందు ఒక స్టాప్ వస్తుంది అక్కడ కొంతమంది బస్సులో నుంచి దిగారు దిగినాక కొంచెం సీట్లు దొరికినాయి సీట్లు దొరికినాయి కదా అని కూర్చున్నామే తప్ప ఆ దొంగ మన అంబడే వస్తున్నాడు అనే సంగతి మేము అప్పటికి కూడా గమనించుకోలేదు ఆ తర్వాత కొంత సమయానికి అక్కడి నుంచి ఆ బస్సులో కూడా కొంతమంది దిగారు దిగిన తర్వాత ఇంకొక స్టాప్ మాకు సత్రం వచ్చే స్టాప్ అన్నమాట ఆ సత్రం వచ్చింది రానే వచ్చింది సత్రం అని అందరం దిగినాం దిగిన తర్వాత అందరి లగేజ్ తీసుకుంటూ అందరం అన్ని బ్యాగులు దింపుకుంటూ పిల్లలని చూస్తూ ఉన్నాం కాబట్టి అప్పటికే నా బ్యాగు కత్తిరించడం జరిగిందనే సంగతి నేను చూసుకోలేదు ఎందుకో బ్యాగు చూసేసరికి బ్యాగు కత్తిరించబడింది ఏంది బ్యాగ్ కత్తిరించబడింది కత్తిరించబడింది అని అందరం తలా ఒకపక్క చూసి బ్యాగు చూస్తున్నమే తప్ప బ్యాగులో నుంచి ఏం పోయిందో మేము గమనించుకోలేదు అప్పటికే బ్యాగ్ కత్తిరించబడింది చూసేసరికి బ్యాగులో ఉన్న పర్స్ పోయింది ఆ పర్సు అప్పటికే మాకు ఏంది అనే ఆలోచనలో మాకు అదే సమయంలో మన వెంట బస్సులో ఎక్కిన వ్యక్తి లేదేంటి మనకు ట్రైన్లో కలిసే వ్యక్తి బస్సు ఎక్కాడు ట్రైన్ ఎక్కాడు రెండు స్టాపుల్లో కనిపించిన వ్యక్తి మూడో స్టాప్లో మనకు ఎందుకు కనపడలేదా అనే ఆలోచన మాకు వచ్చింది వచ్చి అదే సమయంలో మేము అనుమానించిన వ్యక్తి అని కనిపించకపోవడంతో మేము అందరం పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినాము అక్కడ మేము మాకు తెలిసిన విషయం ఏమిటంటే మేము అనుమా అనుమానించిన వ్యక్తి ఒక దొంగే అని తెలిసింది ఎట్లా అంటే మాకు అనుమానించిన వ్యక్తి ఫస్టు రైల్వేస్టేషన్లో కనబడ్డాడు మేము ఎక్కిన రైల్లో ఎక్కాడు ప్లస్ మేము ఎక్కిన బస్సు ఎక్కాడు ఆ మేము ఇక్కడ దిగే స్టాపుల్లో రెండు స్టాపుల్లో దిగలేదు మల్ల మూడో స్టాప్లో దిగిన విషయం మేము చూసుకోలేదు అప్పటికే నా బ్యాగ్ కత్తిరించుకున్నాడు కాబట్టి దిగేశాడు అలా మాకు తెలిసినాక మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాక మాకు ఎట్టా తెలిసింది అంటే పోలీస్ స్టేషన్లో ఆ నోటీస్ బోర్డ్లో ఉన్న ఫోటో ఆ బోర్డులో ఉన్న ఫోటో మాకు రైల్వే స్టేషన్లో కలిసిన ఫోటో మనిషి ప్లస్ బస్సులో ఎక్కిన మనిషి ఆ నోటీస్ బోర్డులో ఉన్న వ్యక్తి ఫోటో ఒకటి కావడంతో మేము నమ్మడం జరిగింది అలా నమ్మడంతో మాకు ఏమీ తోయలేదు అలా మేము చాలా బాధగా మాకు ఏమి చేయాలో తో తోచక అందరము తిరిగి సత్రానికి వచ్చేసాము అలా స త్రానికి రాగానే మాకు ఏం చేయాలో తెలియలేదు మాకు మా తలా ఒక చోట వెళ్లిపోయి తలా ఒకచోట తలా ఒక దగ్గర కూచుండిపోయాం కూర్చోని ఏం చేయాలో ఆలోచించసాగాం మా అమ్మకి మా నాన్నకి కూడా చాలా బాధ అనిపించింది ఏంది మనకి ఈ తలరాత మనం చూడ చూడక అందరం సంతోషంగా పిల్లలతో వచ్చాము షిరిడి సాయిబాబా సత్రం నుంచి షిరిడి సాయిబాబాని దర్శనం చేసుకుని అన్ని ప్రదేశాలు చూసి వెళ్దాంలే అని మనం సంతోషంగా వస్తే మనం సంతోషంగా ఆవిరైపోయింది ఏందా అని మా నాన్నకి మా అమ్మగారికి కూడా చాలా బాధ అనిపించింది ఏమైంది అసలు ఏంది మన వైపు ఏం తప్పు ఉంది దేవుడు ఎందుకు మనల్ని ఇట్లా ఆటాడిస్తున్నాడా అని చాలా బాధగా అనిపించింది ఉన్నఫలంగా అన్ని డబ్బులు పోవడంతో మేము చాలా దీన స్థితిలో గురి అయిపోయాము అలా మేము కొంతసేపు ఏమి చేయాలో ఏమి చేయాల ఏం చెయ్యకపోతామా అనే బాధలో ఉండి ఏమీ చేయలేక అలానే కూర్చొని పోయాము ఒక అరగంట గంటసేపు అలా కూర్చునిపోయి తర్వాత అందరము ఒక దగ్గరికి చేరుకొని అయ్యింది ఏదో అయిపోయింది అందరం ఫ్రెష్ అయ్యి ఉచిత దర్శనానికి అన్న వెళ్దాము లేకపోతే మనం ఇంత దూరం వచ్చి బాబాను కూడా దర్శించకుండా పోతే మనకి ఎందుకు ఈ పరిస్థితి అని మనకే అనిపిస్తుంది అందువలన అందరం ఫ్రెష్ అయ్యి ఉచిత దర్శనానికి వెళ్దాము అని అనుకొని ఉచిత దర్శనానికి లైన్లో నిలుచుని ఆ లైన్లో ఎంత రద్దీగా ఉన్నా సరే దర్శనం చేసుకుంటూ అలానే దర్శనానికి పోవడం జరిగింది పోయినాక అలా చాలా దొంగతనం కాకపోతే మనం ఎంతో సంతోషంగా ఉండే వాళ్ళం అనిపించింది ఆ దొంగతనం కావడం వలనే కదా మన అందరికీ మనశ్శాంతి లేకుండా పోయింది అని మా అందరికీ అనిపించింది అందువలన మేము ఏ చోటు చూడలేకపోయాము మా దగ్గర డబ్బులేక మేము ఉచిత భోజనము సత్రంలో ఉచిత భోజనానికి వెళ్ళాము సత్రం ఉంటుంది కదా షిరిడీలో అక్కడ ఉచిత భోజనానికి వెళ్లి ఉచిత భోజనం చేసాము అలా ఉచిత భోజనం చేసి బయటకు వచ్చి గార్డెన్లో కాసేపు కూర్చొని మేము ఎంతో ఆలోచించాం ఎందుకు మనకు ఈ దీన పరిస్థితి వచ్చిందా అని మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇలా కావడం వలన మనకి ఎంత ఇబ్బంది అయిందో ఏందో అని మనకు ఎందుకింత అయిందని చాలా ఇబ్బంది అనిపించింది అలా ఉన్నఫలంగా మేము హైదరాబాద్కి రావాలి అంటే ఏమి ఏమి చేయాలో అర్థం కాలేదు అలా ఆలోచించగా మాకు తెలిసిన స్నేహితుడికి ఫోన్ చేసి డబ్బులు అప్పుగా తీసుకొని మేము హైదరాబాద్కి వచ్చాము అలా హైదరాబాద్కు వచ్చాక మేము ఏందీ మనకి దీన పరిస్థితి ఇలా అయ్యిందేంది అని ఆలోచించుకుంటూ మేము హైదరాబాద్కు చేరుకున్నాం ఇలా మేము ఎంతో ఇబ్బందులు పడి ఆందోళనకి గురి అయ్యి హైదరాబాద్కి చేరుకున్నాము ఇది మా షిరిడి ప్రయాణంలో దొంగతనం జరిగిన పరిస్థితి ఇదే మా షిరిడి ప్రయాణం పరిస్థితి